నేను మాాల్గుడి డేస్లోని స్వామి అనే పాత్రను ఎంచుకుంటాను స్వామి మాాల్గుడి డేస్ నాకు ఎందుకు నచ్చిందనగా స్వామి ఒక సరదా ఉత్సాహపూరితమైన బాలుడు అతని హాస్యాస్పదమైన చర్యలు అమాయకత్వం కష్ట నష్టాలు చాలా సహజంగా ఉంటాయి మనలో ప్రతి ఒక్కరు చిన్నప్పుడు అనుభవించిన సంఘటనలు అతని జీవితంలో కనిపిస్తాయి వారి నుంచి నేను నేర్చుకుంది అమాయకత్వం అలాగే నిజాయితీ స్వామి ఎప్పుడూ నిజాయితీగా ఉంటాడు రెండవది ఆసక్తిగా ఉండడం అతనికి కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉంటుంది స్నేహం విలువ అతని స్నేహితులతో కలిసిమెలిసి ఉండే తీరు మనకు ప్రేరణగా ఉంటుంది ప్రత్యేక సంఘటన ఒకసారి స్వామి రాత్రి ఒంటరిగా నిద్రపోవాలని నిర్ణయించుకుంటాడు కానీ భయంతో ఎలా వ్యవహరిస్తాడో కథలో చాలా హాస్యాస్పదంగా చెప్పాడు చివరికి అతని ధైర్యం మరియు అమాయకత్వం వల్ల ఒక చిన్న దొంగను పట్టించగలుగుతాడు ఇది ఎందుకు ప్రత్యేకమంటే స్వామి పాత్ర మన చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుకు చేస్తుంది అతని కథలు హాస్యాస్పదంగా ఆలోచింపజేసేలా ఉంటాయి